ఇంత ఆలస్యమైనా ఇంకా టాక్సీ ఎందుకు రాలేదు అని ఆ టాక్సి డ్రైవర్కి మనం ఫోన్ చేసి మేము బుక్ చేసి అర్ధగంట సమయం అయ్యింది అంటే ముప్పై నిమిషాల సమయం అయ్యింది మీరు ఇంకా ఎందుకు రాలేదు అని అతనికి ఫోన్ చేసి మనం మాట్లాడే విధానం మాట్లాడుకోవచ్చు అయితే కాల్ చేసి అంత ఆలస్యం ఎందుకు అవుతుందో వారిని అడిగి ఇంకా ఎంత సమయం వేచి ఉండాలో ఆ టాక్సీ డ్రైవర్ని మనం అడుక్కో అడగవచ్చు అయితే ఇప్పటిదాకా మేము బుక్ టాక్సీ బుక్ చేసి అర్ధగంట పైన అయినా ఇంకా ఎందుకు మీరు రాలేదు అని అతనిని నిందించేటటువంటి తత్వం మనలో ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళు పని చేసే విధానం కూడా అంతే సక్రమంగా విలువలతో కూడిన విలువలతో కూడి అయితే ఆ ట్యాక్సీ డ్రైవరు అప్పుడు టయానికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అందువలన మనం ఆ ట్యాక్సీ బుక్ చేసి ఎంత సమయం అయినా ఎందుకు రాలేదో ఒకసారి అతనికి మళ్ళీ ఫోన్ చేసి ఆ ట్యాక్సీ అతన్ని మనం నిందించవచ్చు